నిత్యం వాతావరణంలో జరుగుతున్న ఎన్నో మార్పుల వల్ల పక్షులు కానీ ఇటు మనుషులు కానీ ఎంతో మంది ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు పక్షులకు అయితే ఉన్న ప్రజెంట్ గ్లోబల్ వార్మింగ్కి ఎండలు పెరిగిపోవడం వల్ల వాటికి సరిగ్గా గూళ్ళు కానీ వాటర్ కానీ అంది అందలేక ఎన్నో పక్షులు చనిపోతున్నాయి సో నేను అయితే నా పెరట్లోనే వాటికోసం మేత వేయడానికి గింజలు పెడతాను అలాగే వాటర్ కూడా పెడతాను వీటి వల్ల ఏంటంటే పక్షులు మనకి చుట్టుప్రక్కల వింటూ కనిపించడానికి ఇంకా బాగుంటుంది అలాగే వాటికి నీళ్ళు ఇవ్వటం వల్ల వాటి సంరక్షించినందుకు కూడా మనకు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది